నమస్తే సార్ రండి కూర్చోండి ఏంటి సార్ ఇలా వచ్చారు నమస్తే సార్ రండి కూర్చోండి సార్ లోపలికి రండి

ఏంటండి ఇలా వచ్చారు

అవునాండి లేదడి ఎక్కడి దాకా వెళ్తున్నారేంటండి ఓకే ఏ క్లాస్ అండి మీ అబ్బాయి ఫోర్త్ అండి ఫోర్త్కి ఫోర్త్ క్లాస్కి మరి కొంచెం ఎల్లుండా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయండి మరి అదేలెండి అదే మీరు మీరు అనే విషయం అర్థం అయ్యింది అండి కాకపోతే ఏంటంటే మీ అబ్బాయి బాగా చదువుతాడు కాకపోతే ఏంటంటే కొంచెం ఎగ్జామ్స్ దగ్గరకి వచ్చేత్నాయి కదా మళ్ళీ మీరు అలా తిరగడం వల్ల అబ్బాయి ఇప్పుడు ఏంటంటే చదువుతున్నాడు ఎగ్జామ్స్ దగ్గరకు వత్నాయని రివిజన్ చేయిస్తున్నాం కదా గమ్ముని మళ్ళీ అవి ఏవన్నా మర్చిపోయి సరిగ్గా రాయకపోవడం గట్టా ఉంటుందండి సరే అండి మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి ఇస్తాను మరీ చూసుకోండి అక్కడ కూడా ఎప్పుడన్నా కొంచెం ఖాళీగా ఉండి కుదిరితే ఏవన్నా బుక్ ఏవన్నా తీయమనండి ఏవన్నా కొన్ని కొన్ని సబ్జెక్టులు ఏవన్నా రెండు మూడు బుక్లు పట్టుకెళ్ళమనండి ఎందుకంటే మీ వాడు బాగా చదువుతాడు కదా దాన్ని బట్టి ఏంటంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసినాయి అందు గురించే లేదంటే మేము మాములుగా మాములుగా జరిగే స్కూల్ టెస్ట్ మేము మీరు రావక్కర్లేదు అదేలేండి

సరే అండి తీసుకెళ్ళండి కొంచెం త్వరగా వచ్చేయండి తీ ఎక్కువ రోజులు పెట్టనివ్వకండి మళ్ళీ ఈ చదువు పోతది సరే అండి అయితే